కాకినాడ జిల్లాలో ప్రధాన ఉద్యోగ అవకాశాలు మరియు జీవనోపాధి వనరులు వ్యవసాయం పరిశ్రమలు సేవలు మరియు స్వయం ఉపాధి మొదటిది వ్యవసాయం కాకినాడ జిల్లాలో వ్యవసాయం ఒక ప్రధాన జీవనోపాధి జిల్లాలో వరి పత్తి టమాటాలు అరటి మరియు ఇతర పంటలు పండిస్తారు వ్యవసాయం ఆధారిత పరిశ్రమలు కూడా జిల్లాలో ఉన్నాయి వీటిలో నూనేశాలలు ధాన్యం మిల్లులు మరియు పండ్ల పాకు రకాలు తయారీలు ఉన్నాయి రెండవది పరిశ్రమలు కాకినాడ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వీటిలో రసాయనాలు మరియ పారిశ్రామిక ఉత్పతులు మరియు టెక్స్టైల్సు ఉన్నాయి ఈ పరిశ్రమలు కాకినాడ జిల్లాలోనే అనేక మందికి ఉపాధిని కలిపిస్తున్నాయి మూడవది సేవలు కాకినాడ జిల్లాలో విధ్య ఆరోగ్యసంరక్షణ మరియు టూరిజమ్ వంటి సేవ రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఈ రంగాలు కూడా జిల్లాలోనే అనేక మందికి ఉపాధి కలిపిస్తున్నాయి నాల్గొవది స్వయం ఉపాధి కాకినాడ జిల్లాలో అనేకమంది వ్యక్తులు స్వయం ఉపాధిపై ఆధారపడి ఉంటారు వారు చిన్న చిన్న వ్యాపారాలు చేతి పనులు మరియు వ్యవసాయం వంటివి చేస్తారు తర్వాతది ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రైవేటు ఉద్యోగాలపై ప్రజల అభిప్రాయం కాకినాడ జిల్లాలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టపడతారు ప్రభుత్వ ఉద్యోగాలు సురక్షితమైనవి మరియు మంచి జీతాలు ఇస్తాయి అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంటుంది ప్రైవేటు ఉద్యోగాలు కూడా జిల్లాలో అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువ స్థిరంగా ఉండవు కాని అవి ఎక్కువ అవకాశాలను అందిస్తాయి చివరిది నిరుద్యోగం కాకినాడ జిల్లాలో నిరుద్యోగం ఒక సమస్య రెండువేల ఇరవై మూడు నాటికి జిల్లాలోని నిరుద్యోగ రేటు ఏడుశాతం నిరుద్యోగం యువత మరియు అర్హత కలిగిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది నిరుద్యోగం తగ్గించడానికి జిల్లాలో నూతన ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలు కలసి పని చేయాలి